మా ప్రాంతాలలో ఎన్నికలు జరిగేటప్పుడు ఎక్కువగా రాజకీయాల్లోకి వెళ్ళిపోవటానికి కొందరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నామినేషన్ వేసుకుంటారు వీళ్ళకి సపోర్టీవ్గా ఇద్దరూ అదే ప్రాంతానికి చెందినవారు సాక్షులుగా సంతకాలు పెడుతారు అయితే వీరు ప్రచారం చేసుకుంటారు ప్రచారం సమయం అయిన తర్వాత వోటింగ్ వేసిన రోజు అందరూ కూడా అక్కడ దగ్గర ఉంటారు గవర్నమెంట్ సంబంధించిన స్కూలల్లో కానీ గవర్నమెంట్ సంబంధించిన నిర్మాణంలో ఎక్కువగా కూడా ఓట్లు వేయించడం జరుగుతుంది ఓట్లు వేసిన తరువాత పదిహేను రోజుల తరువాత వీటిని కలెక్టర్ ఆఫీస్కి తరలించుకోని వెళ్తారు అక్కడ వీటికి సంబంధించిన లెక్కింపు అనేది జరుగుతుంది లెక్కించినప్పుడు ఎక్కువగా ఇరు పార్టీల వారు కూడా అక్కడే ఉండి ఓటు లెక్కింపును దగ్గరుండి చూసుకుంటారు దీని వలన ఎటువంటి అల్లర్లు జరగకుండా ఎటువంటి మోసం జరకుండ ఇద్దరూ కూడా చూసుకునేల అవకాశం కల్పిస్తారు ఈ విదంగా ప్రజలు రాజకీయనాయకులను ఎన్నుకుంటారు అదే విధంగా మేయరు ఎన్నికలు కూడా ఇదే విధంగా మండల స్థాయిలోనూ మున్సీపాలిటీ స్థాయిలో ఎక్కువ జరుగుతుంటాయి